నమస్తే సార్ ఇది కిషోర్ లోకల్ గైడేనా అండి సార్ అదే ఏమీ లేదు సార్ ఒకసారి మా ఫ్యామిలీ అందరం కలిసి మేము కాకినాడ రావాలనుకుంటున్నాం సార్

సార్ అంటే చాలా రేటింగ్ బాగుంది అని చెప్పేసి అని మేం మేం మీకు ఇప్పుడు అంటే మీరు చాలా రీజనబుల్ ప్రైజెస్కి చూపిస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు అవున్ సార్ అందుకే ఏం లేద్ సర్ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి కాకినాడ రావాలనుకుంటున్నాం సార్ మేము ట్వంటీ త్రీ న వస్తాం సార్ అవున్ సార్ సర్ మేం అయితే ఒక టెన్ పీపుల్స్ వస్తాం సార్ ఓకే సార్ మాకూ రెసిడెన్సీ అనేది కావాలి సార్ మాకు ఓకే సార్ అదే సార్ అదే నేను ఇప్పుడు దానికే కాల్ చేసింది సార్ అంటే మీకు తెలుస్తుంది కదా క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అని ఎలా ఉంటుంది ఏమన్న హార్ష్గా ఉంటుందా ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే ఓకే సార్ నాకింకోటి ఏంటంటే మేము కాకినాడలో ఉండే ప్లేసెస్ కాకుండా కాకినాడలో ఉన్న చుట్టుపక్కల ప్లేస్లు కూడా చూద్దామనుకుంటున్నాం సార్ ఓకే సార్ అయితే ఓకే సార్

ఓకే సార్ అయితే మేమూ మీకు నేమ్స్ కట్టా అన్ని ఇస్తాం సార్ ఇప్పుడు నేను మీకు సెండ్ చేస్తాను సార్ అలాగే మీరు నాకు ఎస్టిమేషన్ వేసి నాకు సెండ్ చే మీరు నాకు ఎంతవుతుందో ఒక ఎస్టిమేషన్ చెప్తే నేను ఇప్పుడు మీకు ఒకా సార్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ ఎమౌంట్ మీకు నేను ఇప్పుడు సెండ్ చేసేస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్